డ్రాయింగ్ యొక్క అత్యంత సవాలుగా ఉన్న అంశం నా విషయం యొక్క సౌరుప్యతను సంగ్రహించడం అనేది నేను కనుగొన్నాను నేను వ్యక్తులను డ్రాయింగ్ చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తుది ఉత్పత్తిలో మార్పుని కలిగించే అనేక సూక్ష్మ వివరాలు ఉంటాయి ఈ సవాళ్ళను అధిగమించడానికి నేను ముందుగా పెద్ద చిత్రంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను నేను విషయం యొక్క మొత్తం ఆకారాలు మరియు నిష్పత్తుల్లో నిర్వహించడం ద్వారా ప్రారంభించాను ఆపై నేను క్రమంగా మరిన్ని వివరాలను జోడించుకుంటూ వెళుతున్నాను నేను నీడలు మరియు ముఖ్యాంశాలపై కూడా శ్రద్ధ చూపడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవి లోతు మరియు వాస్తవికత యొక్క భావాన్ని సృష్టించేందుకు సహాయపడతాయని గీయడానికి కొన్ని కష్టతరమైనటువంటి విషయాలు ఉన్నాయి అవి ఏంటో చూడండి ఒకసారి మానవ ముఖాలు మనిషి యొక్క ముఖము మానవ ముఖము సంక్లిష్టమైన మరియు ఎప్పటికప్పుడు మారుతున్న ప్రకృతి దృశ్యము మరియు వ్యక్తి కన్నా మరియు భావోద్వేగాల యొక్క అన్ని సూక్ష్మ నైపుణ్యాలను సంగ్రహించడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే జంతువులు జంతువులు కూడా మనుషులు మాదిరిగానే గీయడం సవాలుగా ఉంటాయి ప్రత్యేకించి వాటిని అనాటమీ గురించి మీకు తెలియకపోతే ఇప్పటికే జీవితం జీవం లేని వస్తువులను గీయడం గమ్మత్తు అయింది ఎందుకంటే విషయం యొక్క సారాంశాన్ని సంగ్రహించడంలో మీకు ఎటువంటి కదలిక లేదా వ్యక్తికరణ ఉండదు కాబట్టి దృష్టి కోణం వైపు చూస్తే దృక్పథం అనేది సంక్లిష్టమైన కళా సాంకేతిక ఇది నైపుణ్యం పొందడం కష్టం అయినప్పటికీ త్రిమితీయ వస్తువులు వాస్తవిక చిత్రాలు రూపొందించడానికి ఇది చాలా అవసరం అయినటువంటిది నేను ప్రతీరోజు స్కెచ్ కోసం సమయం కేటాయించి డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తాను నా పరిశీలన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇది నాకు చాలా సహాయంగా ఉంటుంది కాబట్టి నేను వీలైనంత తరచుగా జీవితం నుండి గీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటాను ఇతర కళాకారులు పనిని అధ్యయనం చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది నాకు క్రొత్త ఆలోచనలు మరియు సాంకేతికలను అందించగలుగుతుంది డ్రాయింగ్ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాము సాధారణ ఆకృతులతో ప్రారంభించాలి మీరు మొదట గీయడం నేర్చుకుంటున్నపుడు వృత్తాలు చతురస్త్రాలు త్రిభుజాలు వంటి సాధారణ ఆకృతిని ప్రారంభించడం సహాయకరంగా ఉంటుంది రూపము మరియు కూర్పు యొక్క ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం ఇది మీకు సహాయంగా ఉంటుంది సూచన పదార్థాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి మీరు నిర్దిష్ట వస్తువు లేదా వ్యక్తిని గీస్తున్నప్పుడు రెఫరెన్స్ మెటీరియల్ను ఉపయోగించడం ఉపయోగకరంగా ఉంటుంది వివరాలు సరిగ్గా పొందడానికి ఇది మీకు చాలా సహాయకరంగా కూడా ఉంటుంది మీకు కావాల్సిన అంత సమయం తీసుకోండి మీ డ్రాయింగ్లను తొందర పడకండి మీ విషయాన్ని గమనించడానికి మరియు మీరు వివరాలను సరిగ్గా సంగ్రహిస్తున్నారని నిర్ధారించుకోవడానికి మీకు సమయాన్ని వెచ్చించుకోండి క్రమం తప్పకుండా సాధన చేయాలి ఒక రోజు గీసి వదిలేస్తే కుదరదు మీరు ఎంత ఎక్కువ గీస్తే అంత మెరుగ్గా తయారవుతారు కాబట్టి మీరు డ్రాయింగ్ నైపుణ్యాలను ప్రాక్టీస్ చేయడానికి ప్రతీ రోజు సమయాన్నికేటాయించాలని నిర్ణయించుకోండి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది